మా స్థానిక స్కూళల్లో ఏంటంటే మాకు ఇక్కడ సిటీస్లో కాలేజెస్ స్కూల్స్ ఎక్కువే కాని మా చుట్టూ ఉన్న విలేజస్లో మాత్రం స్కూళ్ళు అంతగా బాగోవు వాళ్ళకు వాళ్ళకు కొంచెం డబ్బు అనేది అవసరమే కాకపోతే అందరూ ఒక్కళ్ళే అంత డబ్బు ఇవ్వలేరు కదా మేము ఏం అనుకుంటున్నాం అంటే ఒక ఆ స్కూల్లో వాళ్ళు అందరూ నెలకు ఇంతగా అని రోజుకి ఇంతగా అని ఇచ్చినప్పుడు మేము ఆ అమౌంట్ అనేది సేవ్ చేసి దా ఆ స్కూల్కి ఉపయోగపడేలాగా చూస్తాము ఒక్కొక్కసారి ఆ అమౌంట్ కూడా సరిపోదు సరిపొన్నప్పుడు మేము ఆ ఎక్కువ వేరే వాళ్ళని కొంచెము హెల్ప్ చేస్తారు అని అనుకున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము హెల్ప్ తీసుకుంటూ ఉంటూ ఉంటాము అంతేకాదు మనం ఎప్పుడైనా సరే స్కూల్ గురించి ఎక్కువ ఎందుకు ఆలోచిస్తాం అంటే అక్కడ చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఫుడ్ కూడా అంతా అక్కడే ఉంటుంది కాబట్టి వనరులు అనేది కొరత చాలా ఉంటుంది అది నిజంగా మాకొక పెద్ద సవాలే దాన్ని మేము ప్రతీ నెల ఏదురుకుంటూనే ఉంటాము కాబట్టి వాటిని వనరులు అనేవి ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా స్కూల్కి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము అందరినీ ప్రోత్సహిస్తాము ఇలాగ హెల్ప్ చేయమని చెప్పి ఇది ఒక పల్లేటూరే కాదు చాలా పల్లెటూరులలో ఇలాగే ఉంది స్కూల్కి సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంది బుక్స్ కావచ్చు వాళ్ళకు కావలసిన ఫుడ్ కావచ్చు వీటన్నిటికీ కూడా అమౌంట్ సరిపోవట్లేదు గవర్నమెంట్ తరపు నుంచి కూడా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి ఎక్కువ అమౌంట్ వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి ఇది కొంచెం ఈ వనరుల విషయంలో కొరత అనేది చాలా స్కూల్స్ వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు